ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలు ఆ జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి ఇందులో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లు డెబ్బై తొమ్మిది మున్సిపాలిటీలు మరియు ఎన్ని ఇంకా ఎన్ని ఉన్నాయి ముప్పై నగర పంచాయతీలు అందులో మెయిన్ భారతదేశంలో పురాతన పురపాలక సంఘం ఏంటంటే గ్రేటర్ చైనా కార్పొరేషన్ భారతదేశంలో పురాణ పురపాలక సంస్థ ఇరవై తొమ్మిది సెప్టెంబరు పదహారున స్థాపించబడింది ఏపీలో ఏ భారతీయ మున్సిపల్ జాబితాలో అగ్రస్థానంగా మన ఇండియా ఉంది టూ థౌసండ్ ట్వంటీకైతే ఇండియా ఉంది ట్రెకింగ్ చేసినప్పుడు అంట అండి మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త చెత్త చే చేసేటప్పుడు చాలా పరిశుభ్రంగా ఉంచుతారా లేదు ఎందుకంటే ఆ ఒక్కరోజు పరిశుభ్రంగా ఉంచుతున్నారు తప్ప మిగతా ప మిగతా రోజులలో పరిశుభ్రత ఏమి లేదు సో దానివల్ల మున్సిపాలిటీ నుండి మనం చాలా అవగాహన తెచ్చుకోవాల్సి వస్తుంది ఇంకా మున్సిపాలిటీస్ పరిశుభ్రత ఎక్కడ చూసిన అపరిశుభ్రత తప్ప ఇంకా ఎక్కడ ఏమి లేదు చెప్తున్నాను కదండి ఎంతో తక్కువగా పరిశుభ్రత చేస్తున్నారు సో అది